హలో సార్ నేను ఓలా బుక్ చేసుకున్న కస్టమర్ని మాట్లాడుతున్నాను అండి అస్సలు ఈ వేకల్ పరిస్థితి అస్సలు బాగా లేదండి నేను ఫ్యామిలీతో వెళ్తున్నాను సో నాకు ఏంటంటే ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ అలాగే ఏంటంటే కూర్చోవడానికి కూడా సీట్స్ బాగా లేవు సార్ నా ఫ్యామిలీతో నేను వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది సార్ డ్రైవర్ కూడా బాగా డ్రైవింగ్ లేదు ప్రోపర్ డ్రైవింగ్ లేదండి ఇది చాలా బ్యాడ్ అండి బుక్ చేసుకున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను నా ఫ్యామిలీ కూడా ట్రబుల్ ఫేస్ చేస్తుంది